ఆన్లైన్ గేమింగ్ టోర్నమెంట్ ఆన్లైన్లో నిర్వహించబడే గేమింగ్ పోటీలు ఇవి వివిధ రకాల ఆటల్లో నిర్వహించబడతాయి ఆన్లైన్ గేమింగ్ టోర్నమెంట్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడతాయి కొన్ని టోర్నమెంట్లు చిన్నవి మరియు స్నేహపూర్వకంగా ఉంటాయి మరికొన్ని పెద్దవి మరియు ప్రొఫెషనల్గా ఉంటాయి ఈ ఆన్లైన్ గేమింగ్ టోర్నమెంట్లో పాల్గొనటానికి ఆటగాళ్ళు తరచుగా టోర్నమెంట్లో పాల్గొనటానికి రుసుము చెల్లించాలి కొంతమనము చెల్లించాల్సి వస్తుంది కొన్ని టోర్నమెంట్ ప్రేక్షకుల కోసం కూడా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది ఆ ఆన్లైన్ గేమింగ్లో టోర్నమెంట్లో పాల్గొనడం ఒక ఆసక్తికరమైన మరియు సవాలుగా ఉండే అనుభవం ఆటగాళ్ళకు తమ నైపుణ్యాన్ని పరీక్షించడానికి మరియు ఇతర ఆటగాళ్ళతో పోటీపడడానికి అవకాశం వస్తుంది